నమస్తే అండి నాకు కేక్ కావాలండి మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది బుధవారం కేక్ కావాలి బుధవారం అండి అవునండి బటర్స్కాచ్ కావాలండి డిజైన్ కార్ డిజైన్ వేయించండి కేక్ పైన కార్ డిజైన్ అండ్ కలర్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కలర్లో కావాలి కేక్ హాఫ్ కే జీ కేక్ కావాలండి ఎంత పడుతుంది ఓకే హాఫ్ కే జీ చాలండి అవును ఓకే అవునండి అడ్వాన్స్ ఏమైనా పే చేయాలా మ్యాడమ్ ఇప్పుడు ఓకే లేదండి కార్ డిజైన్ చాలు కార్ డిజైన్ ఎలా ఉన్నా మీకు వచ్చినట్టు కార్ డిజైన్లో చేసేయండి కేక్ పైన సంజన్ రాయండి అవునండి నేను వెన్సడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి తీసుకెళ్తాను ఈవినింగ్ పార్టీ ఉంది పార్టీకి ఇంకా వన్ అవర్ ముందు వచ్చి తీసుకెళ్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ